తెలంగాణలో వివిధ మతాలు పేదరికాన్ని మరియు సామాజిక సంక్షేమ సమస్యలను పరిష్కరించేందుకు అనేక మార్గాలలో సహాయపడుతున్నాయి మతపరమనే మతపరమైన సంస్థలు మరియు ఆలయాలు మసీదులు చర్చీలు గురుద్వారాలు తదితరులు సామ సామాజిక సేవలో ముఖ్య పాత్ర పోషిస్తున్నాయి వైద్య సహాయం అనేక మతపరమైన సంస్థలు ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించి పేదలకు ఆరోగ్య సేవలను అందిస్తున్నాయి మసీదులు మరియు గురుద్వారాలలో ఉచిత మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేస్తారు ఆహార సహాయం హిందూ ఆలయాలు అన్నదానం కార్యక్రమాలు నిర్వహిస్తాయి ఉదాహరణకు యాదగిరిగుట్ట భద్రాచలం ఆలయాలు రోజువారి అన్నదానం మసీదులు రంజాన్ సమయంలో పేదలకు ఉచిత ఇస్తార్ మరియు సహాయం అందిస్తాయి గురుద్వారాలలో లంగర్ సేవ ద్వారా ఎవరికైనా ఉచిత భోజనం అందించబడుతుంది విద్యా సహాయం మతపరమైన పాఠశాలలు కళాశాలలు హాస్టల్ నిర్మించి పేద పిల్లలకు ఉచిత లేదా తక్కువ ఖర్చుతో విద్యను అందిస్తున్నారు మసీదుల ఆధవర్యంలో మదర్శాలు విద్యను అందిస్తాయి చర్చిలు అనేక పాఠశాలలు కళాశాలను నిర్వహిస్తాయి ఉదాహరణకు సెంట్ సాన్ మౌంట్ కార్మిల్ పాఠశాలను వృత్తిపరమైన ఖాదీ కార్యక్రమం మతపరమైన సంస్థలు మరియు ఆశ్రమాలు శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసి మహిళలు నిరుద్యోగ యువతకు కుట్లు కంప్యూటర్ మిషనరీ పనులు వంటి ప్రాథమిక నైపుణ్యాలను అందిస్తున్నాయి వసతి మరియు ఆశ్రయం అనేక ఆలయాలు మసీదులు మరియు చర్చీలు అనాథలకు కోసం ఆశ్రమాలు నిర్వహిస్తాయి పేదవారికి తాత్కాలిక వసతి కల్పించేందుకు పలు మతపరమైన సంస్థలు పనిచేస్తాయి